ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేటి తరంలో మన చిత్తూరు జిల్లా సస్టైన్బుల్ డెవలప్మెంట్ అనే ఒక పద్ధతిలో జరుగుతున్నాయి అలాగా నిలకడగల అభివృద్ధి నేటి సమాజంలో మన చిత్తూరు నగర రాజకీయ నాయకులు చిత్తూరు ప్రజలకు అనేక వసతులు అనగా కాలువలు మరియు వివిధ రకాలైన వసతులు వసతి గృహము మరియు కాలువలు వృధా నీటి పారేదానికి కాలువలు అన్ని కట్టిస్తున్నారు ఎందుకంటే చిత్తూరు నగరంలో అభివృద్ధి చేసేదానికి మరియు చిత్తూరు నగరాన్ని ముందుకు నడిపియ్యాలంటే చాలా వరకు రాజకీయ నాయకులు కష్టపడాలి వారి వలనే నగరం ఎప్పటికైనా అభివృద్ధి జరుగుతుంది వారిచేసే కష్టము చాలావరకు జనాలు వారిని అభినందిస్తారు ఎందుకనగా జనాలు వారిని ఎన్నుకుంటేనే కదా వారు మన జనాలకు సేవ చేసుకునేది ఏది ఏమైనా మన చిత్తూరు జిల్లాలో చాలా అభివృద్ధిగా ప్రతి ఇంటికి నీరు ప్రతి వీధికి రోడ్డు ప్రతీ వాడకు బస్సు అన్ని సదుపాయాలు కలుగుతుంటాయి దీనికి ఎంతో ఆనందంగా ఉంది